నేను రేడియోలో వచ్చే ఛానల్లో వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫైవ్ ఛానల్లు వినడానికి ఎక్కువగా ఇష్టపడతాను అందులో అన్ని ప్రాంతాలలో ఏమి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా వాతావరణం గురించి తెలుసుకోవచ్చు ఎండలు ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలుస్తుంది రేడియోలో వచ్చే నీతి కథలు చాలా బాగుంటాయి ఇంకా పాత పాటలు చాలా బాగుంటాయి ఆ పాటలు విన్నప్పుడు నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే నేను రేడియోలో వార్తలు వినడానికి పాటలు వినడానికి ఇష్టపడతాను ఎక్కువ ఎక్కువగా రేడియోలో వినడానికి ఇష్టపడతాను